ఇరవై నాలుగు ఐదు వేల నాలుగు వందల ముప్పై పది వేల తొమ్మిది వందల ముప్పై యాభై ఐదు వేల రెండు వందల ఇరవై ఎనిమిది లక్షల నూటా ముప్పై